నమస్కారం అండి కార్ ట్రావెల్సే కదండి నేను తణుకు ఇరగవరం కాలనీ నుంచి ఫోన్ చేస్తున్నానండి అది మేము ఇరవైయొ తారీఖుని విజయవాడ వెళ్దామని అనుకుంటున్నాం అండి అయితే మాకు దగ్గరలో ఉన్న ట్రావెల్సు మీరే అని నేను బయట వాళ్ళని అడిగితే చెప్పారు మాకు ఒక రోజంతా అక్కడికి వెళ్ళి అక్కడున్న గుడి గట్ర సందర్శించి మళ్ళీ తిరిగి రావాలండి అయితే దానికి గాను ఎంత ఖర్చు అవుతుందో చెప్తారా అయితే అంతే కాకుండా ఆ రోజున అందుబాటులో ఉంటుందండి మీ దగ్గర కారు మాకు పెద్ద కారు కావాలండి ఆరుగురు కూర్చునేది దాంట్లో డ్రైవర్తో కలిపి ఆరుగురు అండి అయితే అతని కూడా అక్కడే భోజనాలు ఉంటాయి అయితే ఆయన మేము తిరిగి వచ్చేంతవరకు మాతో ఉండాలి విజయవాడకి వెళ్ళి రావాలండి దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఐదు వేలు అవుతుందండి సరే అండి అయితే ఐదు వేలు మీకు ఇప్పుడు ఏమన్న బజానా ఇవ్వాలండి బజానా ఇవ్వాలంటే ఒక మూడు వేలు ఇస్తే సరిపోతుందా అండి సరేనండి అయితే మీరు ఇరవైయో తారీఖును పొద్దున్నే ఆరింటికల్లా వచ్చేస్తే మేము అప్పటికే రెడీ అయిపోయి ఉంటామండి ఆరింటికి మెయిన్ రోడ్ మీదకు వచ్చేస్తే మేము వెళ్తామండి మీ అబ్బాయి అదే డ్రైవర్ గారు కరెక్ట్ టైయానికి వచ్చేస్తారు కదండీ అంటే లేట్ అయితే మళ్ళీ దూరం కదండి త్వరగా వెళ్ళి రావల్సి ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా రమ్మని చెప్పండి సాయంత్రం కూడా ఇప్పుడు త్వరగా వెళ్తే సాయంత్రం త్వరగా వచ్చేయడానికి వీలుగా ఉంటుంది మళ్ళీ అంత ప్రయాణం చేసి అలసిపోతారు కదండి కొంచెం పడుకోవాలి కాబట్టి త్వరగానే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాము